హలో

అవునండీ ట్వెల్వ్ థౌసండ్ అండీ మీకు ఎంతకి కావాలి మ్యాడమ్

మీకు ఎంతకి కావాలి ఎంత రేటు లో కావాలి ఎయిట్ థౌసండ్ లో అలా ఉన్నాయి సెవెన్ థౌసండ్ ఏం లేవు

కట్టచ్ఛండి ఏంటండీ అహ లేవండీ రెడ్ కలర్

పింక్ అండ్ గ్రీన్ బ్లాక్ రెడ్ కలర్ లేవు మ్యాడమ్ అంతే అండీ సరే అండీ ఇదేనండీ ప్రగతి బైసకిల్ షాప్ అని మంచి ఉండవండీ అన్నీ బాగానే ఉంటాయి ఏం రిపేర్ వచ్చినా ఫస్ట్ టైమ్ మేమే చేస్తాం తరవాత మీరు బయట చేయించుకోండి సరేనండీ